హలో వెల్కమ్ అవును మేము అనుకునే ప్రయాణం ఎం ఎంపికలకు ఎంపల ఆనందిస్తున్నాము మీకు ఒక రోజు ట్రిప్ లేదా వీకెండ్ ప్యాకేజ్ కావాలా ఖచ్చితంగా మేము ప్రైవేట్ క్యాబ్స్ మరియు గ్రూప్ ట టూర్స్ అ అందిస్తాము ప్రైవేట్ క్యాబ్స్లో అనుకునే లాగా ఉంటాయి కానీ గ్రూప్ టూర్ మరింత ఆర్ధికంగా ఉంటాయి బాగుంది ప్యాకేజ్ పైన అందరి ఆధారపడుతుం పడి ఉంటుంది ప్రత్యేకంగా గైడ్ సర్వీస్ ఐదు వందలు నుండి ప్రారంభమవుతుంది నేను మీ బుకింగ్ కన్ఫర్మ్ చేయ్యనా మీకు సహాయపడడం అన్ ఆనందంగా ఉంటుంది శుభ ప్రయాణం జరుగుతుంది మీరు మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు మా ట్రావెల్ ఏజెన్సీ మీకు అందుబాటులో ఉంటుంది మీ పేమెంట్ ఎలా పే చేస్తారు మాకు అ అందులో ఫోన్పే అందుబాటులో ఉంది ఓకే మీ పేమెంట్ని కొనసాగించండి ధన్యవాదాలు ఇదే మొబైల్ నెంబర్ కూడా సాగించండి ధన్యవాదాలు ఆ